శారీరక వ్యాయామానికి యోగకి తేడా ఏంటంటే శారీరక వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అనమాట అవీ మనం మన బాడీని మనం సన్నబడడానికి మన బాడీ స్టిఫ్గా ఉండి మనం మనం నడిచినప్పుడు గాని మనం ఉన్నప్పుడు గానీ మన బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి వ్యాయామం అనేది మనకి ఉపయోగపడతుంది మన శారీరక బలానికి ప్రాముఖ్యంగా మనకి వ్యాయామం అనేది చాలా బాగా అవసరం ఉపయోగపడుతుంది కూడా ఎందుకంటే ఈ రోజుల్లో తినే ఫుడ్ని బట్టి చాలామందికి ఫ్యాట్ ఎక్కువ అయ్యిపోవడం ఎక్కువ వెయిట్ గైన్ అయిపోవడం చాలా ఎక్కువ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చాలా మంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల బాధపడ్డం ఇలా లేడీస్ కట్ట చాలామంది బాధపడ్డం వల్ల వ్యాయామం అనేది అయితే మనకు చాలా రిలాక్స్ అవుతుంది మన బాడీని మనం అనుకున్న రీతిగా మన బాడీని వ్యాయామం ఉంచుతుంది అలాగే యోగా ఏంటంటే మనకి మన జరుగుతున్న మన మైండ్లో జరుగుతున్న ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే మనం బ్రెయిన్లో ఏదన్న ఒత్తిడి ఉందనుకో అది ఆ ప్రెజరు మన బాడీ మీద పడ్డం వల్ల మనకి అనేకమైన రోగాలు అనేవి వస్తున్నాయి సో ఆ ప్రెజర్ మన బాడీ మీద ఒత్తిడి చేయకుండా ఒత్తిడి పడకుండా ప్రెజర్ చేయకుండా మనల్ని కంట్రోల్గా ఉంచేది యోగ ఈ యోగా వల్ల మన మనసుకి కానీ మన మైండ్కి అంటే మనం మనసుకి ప్రశాంతత అనేది యోగా వల్ల కలుగుతుంది యోగాకి వ్యాయామానికి ఉన్న తేడా ఇదే ఒకటి యోగా అనేది మనం మెంటల్ పొజిషన్ని మనతో మన మానసిక పరిస్థితిని బాగా ఉంచుతుంది మెరుగుపరుస్తుంది వ్యాయామం అనేది మన శారీరక పరిస్థితిని మన శరీరక బలాన్ని పెంచుతూ మన శరీరంలో జరిగే మార్పులను అది అనేకమైన అనేకమైన రోగాల నుంచి కానీ అనేకమైన విధమైన ఆయారకమైన ఒత్తిడి నించి మనల్ని స్ట్రాంగ్గా చేస్తుంది